పతాంజలి యోగ సూత్రములు యామం నియమం ఆసనం ప్రాణయానం ప్రత్యాహారం ధారానా ధాన్యం సమాధి ఇవి పాటించడానికి చుట్టూ పక్కల లొకేషన్ ప్రకృతి బాగా ఉండాలి ఏకాగ్రతా ఉండాలి ఎలాంటి శబ్దాలు గానీ చూడడానికి ఎలాంటి పచ్చదనం గానీ ఉండాలి శబ్దాలు ఉండకూడదు డిస్ట్రబెన్స్ ఉండకూడదు అట్లాంటి సమయాలల్లో యోగా సూత్రములు పాటించడానికి అనుకూలతగా ఉంటుంది